అప్పుడూ మేము మద్రాస్కు పోయినప్పుడు మద్రాస్లో బీచ్లోకి పోయినప్పుడు బీచ్లో జు మేము బీచి మేము పని చేసేటప్పుడు బీచ్కి పోయినామంటే బీచ్లో వాళ్ళు పోయి చేపలు పట్టుకొచ్చేది మిషన్ బోట్లు నాటు పడవ ఇది పే ఇది పెద్దది శా చేపల పడవ అంటే అదిలో రెండు మూడు రోజులు పడుతుంది లోపల పుడిస్తే రెండు మూడు రోజులు రాదు బయట బయటికి అన్ని చేపలు ఆడాన్నో దూర భారం పోయి పట్టుకొని ఆ పట్ట తీసుకొని వచ్చి ఒక రాత్రికి ఇడా వేసి కుమ్మరిచ్చేసి ఏర్పిచ్చి అమ్మేదిరు చేపలు ఈ నాటు పడవలు అనేది సాయంత్రం పోయినారంటే తెల్లార్తో బయటికి వచ్చేస్తాయి మిషన్ పడవ అంతే మిషన్ పడవ అంటే కొయ్యకి మూడు కొయ్యలు కట్టేసి ఉంటారు దానికి ము ముందర ఫ్యాన్ మిషన్ ఉంటుంది దాన్ని బ్లేడ్ దాన్ని ఇంచినారంటే సర్రని పోతుంది అది పైకి లేపేసినారంటే నిలిచిపొడుస్తుంది అది ఆ మాదిరిగా అది పెట్రోల్తో పోయేది మిషను చిన్న మోటర్ దాంతో మిషను ఆన్ చేసేసి ఫ్యాన్ ఎత్తి కిందకి నీళ్ళలోకి దించినారంటే అది సర్రని పోయేది లోపలికి అది పైకి లేపేసినారంటే నిలిచిపోడుస్తుంది స్లోగా నిదానంగా ఆ మాదిరిగా వలలు వేసుకొని పోయి కొంత మంది ఎత్తుకుపోయి పెద్దవల అనేది ఉంటుంది ఈడుపు వల అనేసి ఎత్తకుపోయి వేసేసారంటే సముద్రంలో వేసేసి వచ్చేస్తారు వాళ్ళు బయట ఆడా ఆడా వదులుకుంటా వచ్చేసినారంటే అది తెల్లారితో లేచి ఐదారు మండ్లు పట్టుకొని బయట లా బయటకి ఉంటుంది దారం దాని పట్టుకొని లాగినారంటే ఆడాడ తగులుకునేటి అంతా ఎండ్రకాయలు గిండ్రకాయలు అన్ని తగులుకొని వచ్చేస్తాయి దాంట్లో అది లాగి లాగి లాగి లాగి లాగి సచ్చేది ఇంత ఎత్తున మనిషి ఎత్తున పడుతుంది ఆ మోపు ఆ ఉడ్డ వేసినారంటే వాళ్ళు లాగి లాగి లాగి లాగి లాగి ఈడ్చుకొని వచ్చి బయటికి ఈడ్చుకొచ్చి వేస్తే ఆ చేపలు ఓడోడి అదృష్టం పెద్ద చేపలు మంచి చేపలు మంచి రేటైనేటివి దొరకవచ్చును లేదు ఏదో పనికిరానాటివి అన్నీ దువ్వెన చేపలు పనికిరాని చేపలు అన్నీ కూడ పడతాయి ఎవడా అదృష్టం అది అవన్నీ ఏరి మళ్ళీ వాళ్ళు అందరూ పంచుకుంటారు వాళ్ళు అది దారం వేసి ఈడ్చుకున్నోలంతా అందరూ చేరి పంచుకొని గంపలకు వేసుకొని ఆడ్నే ఈ మార్కెట్కి ఎత్తుకుపోయే వాళ్ళు వస్తారు ఆడ్నే ఏసేసి ఏసేస్తారు లేదు మేమే ఎత్తుకొని పోయి అమ్ముకుంటాము అంటే వాళ్ళ ఇష్టం అది ఎత్తుకుపోయి అమ్ముకునేది అప్పుడు మాకు ఒక్కడు పరిచయం అయ్యాడు చేపల ఆయన పెద్ద బోట్ ఆయన ఆయన అడిగితే ఏమియా ఒకరోజు అట్టా వస్తామంటే రండి పోదాము మీరైతే రోత్ర రాత్రయినా ఉండాలి ఆడ అనేసంటే ఎట్టుండేదబ్బా నీళ్ళలో మాకు భయమేస్తుంది అంటే నీకేమి మేముండేటప్పుడు నీకేమి భయం లేదు మీరు పడుకోండి గమ్ముని మీకు పడకలు వేస్తాం గమ్మున పడుకోండి అప్పుడప్పుడు లేచి చూస్తూ పడుకో మేము అంటే అట్టా ఒప్ప ఆడా ఆడా వాళ్ళు వర్ వలలు విసిరుతారు దాంట్లో నుంచి బోట్లో నుంచి విసిరినారంటే ఆ చేపలు బోటు వలలు తగులుకునేటివి లాక్కొని మళ్ళీ ఈడ్చుకొని బయటకి పైన వేసుకొని దాంట్లో బోట్లోనే వేసుకుంటారు అన్నీ ఒడ్డున వేసుకుంటారు ఒకపక్క తొట్టి మాదిరి ఉంటుంది దాంట్లో ఎత్తారు మళ్ళీ మళ్ళీ కో వ అట్టా ఒక యాభై అరవై మైలు పూడుస్తారు లోపలకి ఆడ నుంచి ఓరో ఈ పొద్దు పడలేదు అనుకో నిలిచి పొడుస్తారు ఆడ్నే పట్టుకుంటా మరుసటి రోజు మళ్ళీ ఆ రాత్రి ఉంటారు మళ్ళీ ఆడాడ ఆడాడ వేసుకుంటా విసురుకుంటూ ఈడ్చుకొని వస్తారు ఏమియా మాకు భయంగా ఉండాది అంటే ఏమి భయం లేదు పడుకోండి అనేసి వాళ్ళే వేళకి వండి దాంట్లోనే వండి కూడా పెడతారు దాంట్లోనే తినేసి పడుకునేది ఆ మాదిరిగా చూపించుకుంటా వచ్చేది